మా ఇంటిముందు చిన్న స్థలం ఉంటే నేను దాన్ని కొంచెం తోటగా మార్చుకున్నాను చిన్న తోటగా అందులో నేను కూరగాయల మొక్కలు అలాగే గులాబీ మొక్కలు అలాగే ఆక్సిజన్ తీసుకోనే మొక్కలు కొన్ని మొక్కలు పాదులు కూడా వేశాను నేను తెచ్చుకొని పాతుకొనే మొక్కలు అంటే రోజా మొక్క ఒకటి అలాగే హైబ్రిడ్ మామిడికాయ మొక్క ఒకటి నేను కొనుగోలు చేశాను మా ప్రాంతంలో నర్సరీ అనే చో నర్సరీలు ఉన్నాయి కొన్ని చోట్ల వారు వాటిని అమ్ముతారు మనం కొనుక్కొని మనం ఇంటిలో దాన్ని పాతుకొని జాగ్రత్తగా పెంచుకోవాలి నేను కూరగాయల మొక్కలు అంటారా ఇంకా విత్తనాలు కొనుక్కుంటాను విత్తనాలు కొనుగోలు చేసి ఆ విత్తనాల్ని నేను ఆ మట్టిలో వేసి దానికి నీళ్లు పోసి పెంచుతూ ఉంటాను అలాగే పాదులు కూడా వేశా నేను బీరకాయ పాదు అనపకాయ పాదు కూడా వేశాను కూరగాయలు వచ్చేటప్పటికి వంకాయి బెండకాయి అలాగే ఇంకొకటి వేశానండి అది దాన్ని కూడా నేను ఈ మధ్యన జాగ్రత్తగా పెంచడం జరుగుతుంది